హలో మేడం హలో మేడం వినపడుతుందా మేడం మేడం నేను మధుని మాట్లాడుతున్నాను నా ఐడీ కార్డ్ కొంచెం పోయింది మేడం ఎక్కడ పోయిందో కనిపించట్లేదు మేడం టూ డేస్ నుండి వెతుకుతూనే ఉన్నాను ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు కొత్త ఐడీ ఏమైనా ఇస్తారా మేడం బీకామ్ కంప్యూటర్స్ మేడం మా క్లాస్ టీచర్ శ్యామల మ్యామ్ మ్యామ్ హెచ్ఓడి తెలుసు మేడం కానీ అవును మేడం తెలుసు కానీ నేనెక్కడ పెట్టానో తెలీదు మేడం నా సిస్టర్ నిన్న చిన్న పిల్ల మేడం తను తను ఆడుకొని ఎక్కడో పడేసింది మేడం నేను మొత్తమంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు మేడం మేడం ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మేడం ఈ ఒక్క ఈ ఒక్కసారికి చూడండి మేడం మళ్ళీ మా పేరెంట్స్కి తెలిస్తే ఊరుకోరు మేడం ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి చూడండి మేడం ఓకే మేడం నేను దానికి ఏమేం కావాలో చెప్తారా ఓకే మేడం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవేమైనా కావాలా మేడం అవసరం లేదా మేడం ఆల్రెడీ ఉం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఎంత ఎంత ఫైన్ ఎంత పడుతుంది మేడం మళ్ళీ కొత్త ఐడీకి ఏమైనా ఫొటోస్ ఏమైనా కావాలేమో మేడం మళ్ళీ లే ఉంటాయో ఉండవో ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ప్లీజ్ మేడం మళ్ళీ ఈ విషయం మా పేరెంట్స్ వరకు వెళ్ళకండి మేడం ప్లీజ్ మళ్ళీ కంప్లయింట్ ఇచ్చారంటే వాళ్ళు ఊరుకోరు ప్లీజ్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఉంటాను ఓకే మేడం